నమస్కారం అండి నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వస్తున్నానండి వాటి గురించి వివరించి మీతో ఒక పాలసీని వేయిద్దామని అనుకుంటున్నాను లోపలికి రావచ్చా ఆ తప్పకుండా అండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారండి మీ కుటుంబంలో ఏం లేదండి అంటే ఈ పాలసీలో మీ పేరు మీదే కాకుండా మీ పిల్లల పేరు మీద కూడా వాడుకోవచ్చు అంటే వారు పెద్దయ్యాక చదువు పరంగా కానీ పెళ్ళిళ్ళకు కానీ ఈ డబ్బుని మీరు వాడుకోవచ్చు అంటే అది ఒక పదిహేడు సంవత్సరాలు కట్టొచ్చండి పదిహేను ఉంటుంది లాంగ్ టర్మ్ పాలసీ అని ఇరవై సంవత్సరాలు కూడా ఉంటుందండి లేదండి అందులో మనం కట్టేది ఒక పదిహేడు సంవత్సరాలు మాత్రమే కడతాము తరువాత అది కంపెనీయే మిగతా డబ్బులు వేసి మీ పాలసీని పూర్తి చేస్తుంది లేదండి కొంత సమయం పడుతుంది అంటే ఒక మూడు నెలల వ్యవధి పడుతుందండి తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు సంవత్సరానికి మీరు కట్టేదానికి ఒక మూడు శాతం వడ్డీ వస్తుందండి సరే అండి నా నంబర్ తొమ్మిది తొమ్మిది సున్నా రెండు మూడు ఐదు ఒకటి ఒకటి ఆరు ఏడు ఉంటానండి